ఆంధ్రప్రదేశ్ ఒక సుసంపన్నమైన సంస్కృతి మరియు చరిత్ర కలిగిన రాష్ట్రం ఇక్కడ ప్రతి సంవత్సరం అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పండుగలు జరుపుకుంటాం అవి ఏంటంటే శ్రీరామనవమి ఈ పండుగ శ్రీరాముడి జన్మదినాన్ని జరుపుకుంటాం ఈ రోజున భక్తులు శ్రీరాముడు విగ్రహాలు ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు ఈ పండుగను ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో వైభవంగా జరుపుకుంటాం ఆంధ్రప్రదేశ్లో శ్రీరామనవమి అనేది ఒక గొప్ప పండుగ ఇంకొకటి వచ్చేసి వినాయక చవితి వినాయక చతుర్థి ఈ పండుగ వినాయకుని జన్మదినాన్ని జరుపుకుంటుంది ఈరోజు భక్తులు వినాయకుడు విగ్రహాలు ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు ఈ పండుగను ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో వైభవంగా జరుపుకుంటాం ఇంకొకటి ఏంటంటే హోలీ రంగుల పండుగ ఈ పండుగ వచ్చే వసంత ఉత్సవాన్ని సూచిస్తుంది ఈరోజు ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు ఈ పండగను కూడా చాలా అందంగా అన్ని ప్రాంతాలు వాళ్ళు వైభవంగా జరుపుకుంటారు బోనాలు ఈ పండగ రాష్ట్రంలోని యాదవులు జరుపుకునే ఒక పండుగ ఈరోజున యాదవులు తమ పూర్వీకులను పొలాల్లోని మంటలను చుట్టూ తిరుగుతూ బోనాలు అన్ని వంటకాలను తయారుచేసి నైవేద్యాన్ని చేస్తారు ఈ పండుగను కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటారు అనేక ప్రాంతాల్లో దసరా ఈ పండుగ దేవతలకు నివాళిగా జరుపుకునే ఒక పండుగ ఈరోజున భక్తులు దేవాలయాలను సందర్శించి పూజలు చేస్తారు ఈ పండుగను ఆంధ్రప్రదేశ్లోని అందుబా అందరూ వైభవంగా జరుపుకుంటారు ఉగాది ఈ పండుగ సంవత్సరం మొదటి రోజున సూచిస్తుంది ఈరోజు నా భక్తులు దేవాలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు ఈ పండుగను కూడా అన్ని ప్రాంతాల వారు వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ యొక్క సుసంపన్నమైన సంస్కృతి మరియు చరిత్రను మంచిగా చూపిస్తుంది